నమస్కారమండీ బాగున్నారా అండీ మేం బాగున్నామండీ మా అబ్బాయి ఎలా చదువుతున్నాడండీ ఏం చెప్పలేదండీ అవునా మేడం నేను కూడా ఇంటి దగ్గర చెప్ మేడమ్ అసలు వినట్లేదు నేను కూడా చెప్తున్నాను మేడం ఇంటిదగ్గర అసల కొడతన్నాకనుక మాట వినట్లేదు సరిగ్గా చదవట్లేదు ఫోన్లెక్కువ చూస్తాడు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వస్తే వెళ్ళిపోతుంటాడు మాట వినట్లేదు మేడం అవును మేడం చెప్పండి మేడం మీరు కూడాని నేను చెప్తున్నాను సరే మేడం సరే మేడం పెట్టిచ్చండి మేడం నేను పంపిస్తాను అడుగుతాను మేడం చదివిస్తున్నాను మేడం గుర్తుండదంటాడు సరే మేడం చెప్

సరే మేడం థ్యాంక్స్ మేడం